పాత్రలు కడగడానికి మనం అయితే ఇప్పుడు వాడేటి అయితే సబ్బులు అయితే వాడుతున్నాము రకరకాల జెల్స్ సబ్బులు కానీ అయితే వాడుతున్నారు వెనకట ఒక కాలంలో అయితే పాత్రలను మంచిగా కడుక్కోవడానికి అయితే మనమైతే ఇటుక పొడి కానీ మట్టి కానీపెట్టేసి కొబ్బరి కొబ్బరి బురుసుతోనైతే రాకి రాకి అయితే మరి మనకి నచ్చినంత తెల్ల క్లీన్గా అయితే చేసుకున్నాము ఇప్పుడైతే జల్లులు సబ్బులు అలాంటివి అయితే చాలా చాలా రకాలైన గిన్నెలు కడగాల్సిన పాత్రలు అయితే వచ్చినాయి అందుకని మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవి ఇట్లనే వాడుతున్నాము ఆ బ్రష్ బట్టి అవి ఇట్లతోని అయితే వాడుతున్నాము అండ్ ఒక కాల్ వెనకల్లో కాలంలో అయితే మట్టి కానీ ఇటుక పొడిగా అయితే పెట్టేసి గిన్నెలని అయితే కడిగేవారు అండ్ ఇప్పుడైతే అట్లా అయితే ఏం లేదు ఇప్పుడు మొత్తం జెమ్ జల్లులు జెల్స్ సబ్బులు అలాంటివి అయితే వచ్చేసినాయి పాత్రలు కడుక్కోవడానికి అండ్ అవి కూడా క్లీన్గా అవుతాయి అండ్ క్లీన్ అండ్ నీట్ అవుతాయి వాటితోని అయితే కడుక్కోవచ్చు